ఆంధ్రప్రదేశ్లో మీడియా కవర్ చేసే ప్రధాన వార్తలు ఇంకా అంశాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూస్తే ఇందులో మనము రాజకీయాలు ఆర్ధిక వ్యవస్థ సమాజం ఇంకా సాంస్కృతిక విషయాలలో ఇందులో ఎన్నో రకమైన సమాచారాలు అయితే అందిస్తారు అదే రాజకీయాలలో ఏ రాజకీయం ఏం జరుగుతుందో ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంకా ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయో సమాజంలో ఎటువంటి విషయాలు జరుగుతున్నాయో ఏ ప్రదేశంలో ఎటువంటి విషయం జరుగుతుందో ఇంకా సాంస్కృతిక లో సాంస్కృతం సాంస్కృతిక సంప్రదాయాలలో ఎటువంటి వినోదాలు జరుగుతున్నాయో కూడా చూస్తారు ఇంకా టీవీలలో వినోదాలు విద్యా రంగాలలో పాటల పోటీలు ఇంకా వ్యవసాయం గురించి ఇంకా నివాహరణ గురించి ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి అయితే వినోదం ఇంకా విద్యారంగాలలో పోరాటాలు కూడా వనరాలు కూడా నివసిస్తూ ఉండడం వలన ఆంధ్రప్రదేశ్ మీడియా కవర్ చేసే ప్రధాన వార్త హంశాలు ఎన్నో ఉన్నాయి ఇంకా తెలుసుకోవడానికి చాలానే ఉన్నాయి